నేను కొన్ని రోజుల క్రితం అరకు వెళ్ళాను అరకూ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ నేచర్ ఏం అనిపించలేదు అంటే పచ్చదనం ఏం అనిపించలేదు ఎందుకు అనిపించలేదు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీటంటే అరకుని కూడా డెవలప్ చేసేశారు అంటే మొత్తం సిటీ లాగ చేసేయడం అలా చేసేశారు అదే నేను మా సైడ్ నుంచి అంటే మా విజయనగరం నుంచి కొంచెం దూరంలో కాశీపురం అని ఉంటుంది అది ఒక హిల్ స్టేషన్లా ఉంటుంది పర్వతంలాగా అయితే దానికి వెళ్ళాను అది కూడా కొంచెం అచ్చం ఆరకులానే ఉంటుంది కాకపోతే అరకు అన్ని అరకులో దొరికేవన్నీ ఫెసిలిటీస్ అవి ఎం ఉండవు జస్ట్ అలా ఓ ప్రకృతిని చూడడం మనం నచ్చినంత సేపు ఉండడం ఫుడ్ పట్టుకు వెళ్ళిపోవడం వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ తిరిగి వచ్చేయడం అంత వరకే కానీ నేను ఏందుకు వెళ్ళాలనుకున్నాను అంటే అక్కడకి చాలా నేచర్ ఉంటుంది మనకి ఎక్కడ దొరకలేనంత ప్రశాంతత అక్కడ ఉంటుంది ఎంత అయినా సరే ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండలేము అలా అనేసి ఎందుకంటే అది అంత వరకే ఒక రోజు లేదా రెండు రోజులు అంత వరకే ఇంకా అంత కన్నా ఎక్కువ మనం ఉండలేం ఎందుకంటే మనము ఈ ఈ జీవితానికి అలవాటు పడిపోయినప్పుడు మనము అదే ఒక్కటే సారి మనం ప్రకృతి లోకి వెళ్ళి ఆ నేచర్ అన్ని అన్ని చూసి ఒక్కటే సారి అక్కడ ఉండాలంటే చాలా కష్టం అవుతుంది అందుకనే మనం కొంచం ఆ ఆలాంటిది ప్లేసెస్ చూడడానికి కానీ ఆక్కడ ఉండడానికి కానీ ఎక్కువ ఉండకూడదు నార్మల్గా అలా రెండు రోజులు ఉండి అలా వచ్చేస్తే మళ్ళి మనకి దాని మీద ఇంకా వెళ్ళాలనిపిస్తుంది ఏమో కానీ ఇంకా ఇక్కడేమైనా ఇండస్ట్రీస్ కానీ ఆలాంటివి పెరిగితే మనం చెప్పలేం ఇంకా దాని గురించి నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా బాగుంటుంది అక్కడ ఉంటే ప్రశాంతంగా గా ఉంటుంది మనం అన్ని నేచర్ చూసుకోవచ్చు చాలా వ్యవసాయం ఉంటుంది అక్కడ మన దగ్గర ఉన్న టెక్నిక్స్ కూడా అక్కడ ఉంటాయి అంత అంతా పీపుల్ ట్రైబుల్ పీపుల్ అంతలాగా ఇప్పుడికి టెక్నిక్స్ యూజ్ చేస్తూ మంచి మంచిగా పండిస్తూ ఆర్గానిక్గా పండిస్తూ స్వచ్చమైన ఫుడ్ స్వచ్చమైన ఆహారం వాళ్ళు తింటున్నారు మనం తినేది స్వచ్చమైన కాకపోతే మనతో పోల్చుకుంటే వాళ్ళు బాగా తింటున్నారు అందుకే ప్రదేశాలు అన్ని చాలా బాగుంటాయి మనం ఇక్కడ మామూలగా సిటీలో ఉండే లైఫ్ విలేజెస్లో ఉండే లైఫ్ కన్నా ఆ విలేజ్లో ఉండే లైఫ్ చాలా బాగుంది